హలో మ్యాడం ఎల్లుండి గణేష్ నిమజ్జనం ఉంది కదా మ్యాడం ఏం ఏం స్పెషల్ చెయ్యమంటారు మీ వినాయకుని దగ్గరికి అవునండి అవును మ్యాడం

ఒకే ఇంకేమన్నా స్వీట్ చెయ్యమంటారా ఇంకా స్వీట్ అలాంటివి ఏమి వద్ద స్వీటు ఇంకా వేరే ఏమన్నా ఒకే మ్యామ్ చేస్తా ఒకే ఒకే మ్యామ్ సరే మ్యాడం ఒకే మ్యామ్ సరే ఒకే అండి అన్ని చూసుకుంటా మ్యాడం చూసుకొని మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను ఒకే